నమస్కారం అండి అదే రమ్మన్నారు అంట కదండి ఏదో పైప్ లీకేజ్ ఉందని చెప్పారు ఫోన్ చేసి అందుకోసం వచ్చాను ఆయ్ చూడ చూద్దాం అండి ఇప్పుడు అందుకే వచ్చాను చేద్దాం మళ్ళీ కొంచెం బయటికి వెళ్ళాలి త్వరగా చేసి పదండి ఎన్నాళ్ళ నుంచి అండి అవుతుంది అయ్యో సా

ఏది ఇదేనా అండి ఇదే కదా ఇదే కదా ఇదే ఈ పైపేనా అవతలదా అదే మరి చాలా వాటర్ పోయి ఉంటుంది అండి ఇది చూశారు కదా మొత్తం అదే అండి ఏమి లేదు ఇది డేట్ వచ్చిందండి అంటే ఏదన్న గు మార్చాలి అండి డేట్ వచ్చేసింది కదండి ఎప్పటికైనా మళ్ళీ అది లీక్ అయిపోద్ది గమ్ము పెట్టి అతికించిన కానీ వచ్చేస్తుంది ఇప్పుడు ముక్కకు ముక్క మార్చుకోవాలండి ఇప్పుడు ఏమి సామాను చెప్తాను నన్ను తె మీరు తెచ్చిన పర్లేదు వెళ్ళి నన్ను తెచ్చుకోమన్న పర్లేదండి సామానులు ఏంటంటే ఇదిగోండి ఇది ఉంది కదా అండి మీటర్ రెండు అంగుళాల రెండు రెండు అంగుళాల పైపు ఒక మీటర్ రెండు మీటర్లు తీసుకోండి రాసుకోండి ముందు రెండు ఇది ఎల్ తిరిగింది కదండి ఎల్ ఎల్ షేప్ ఒక ఎల్బో ఒకటి తీసుకోండి ఎల్ షేప్ది ఎల్ బెండ్ ఒకటి టీ టీ బెండ్ కూడా తీసుకోండి ఇదుగో కింద కింద కూడా మారుద్దాం అండి బాగా నాచు పట్టి బాలేదు ఎలాగో తీస్తున్నాం కదా టీ బెండ్ ఒకటి ఎల్ బెండ్ ఒకటి ఒక రెండు మీటర్లు పైపు ఆ కంపెనీ ఇది ఉంటుంది అండి అక్కడ అడగండి చెప్తారు ఈ వెంకటేష్ గారు వస్తారు ఇక్కడ ఉంది కదండి గుడి పక్కన ఉంటుంది మనకి దగ్గరలో ఆ గుడి దగ్గరకు వెళ్ళి నా పేరు చెప్పండి వెంకటేష్ గారు అంటే మేము పట్టుకు వెళ్ళే పైపులు ఇస్తారు లేండి మంచి పైపులు అవి ఇస్తారు అవి తెచ్చుకున్న పర్లేదు అండి లేదు లేదు పాతవి కొనుకో కొత్త కొత్తవి తీసుకోండి రేటు అంటే మీరు చెప్పేది కొంచెం రేటు ఎక్కువ నేను చెప్పేది కొంచెం రేట్ తక్కువ ఏదన్న పర్లేదు అండి తీసుకోండి అదే అండి గమ్ ఒకటి దారం కూడా తీసుకొండి ఒక బండి ఒక బండిల్ మా దగ్గర లేదు అండి లేకపోతే నేనే ఇద్దును ఎంత అవ్వదు అండి ఒక ఐదు వందలు పట్టుకు వెళ్ళండి సరిపోతుంది మిగులుతుంది మిగులుతుంది కూడా మూడు వందల చిల్లర నాలుగు వందల అవుతుంది అండి

లేదండి తవ్వడం ఏమి ఉండదు అండి నాకు తెలిసి ఇది డేట్ వచ్చి వల్ల ఇలా అవుతుంది అండి ఇది వేసిన తర్వాత మిగతావి కుడా చుద్దాము అండి అన్నీ టాప్ల దగ్గరకి వెళ్ళి ఎక్కడన్న లీక్ అవుతుందా ఇదా ఇదే లాగా ఇదా ఇదే లాగా మున్సిపల్ది కాదు కాదండి తవ్వడానికి మీ ట్యాంకుది కాబట్టి వాడుతుంది ఇక్కడ ఎక్కడో ఉంటుంది అంతే అంతకుమించి ఏమి అవ్వదు అండి నేను చెప్పినవి అవి సరే అండి పదండి నేను కూడా వస్తాను నాకు ఇంకా ఇది చేసి వెళ్తాను నేను ఇది మీకు మళ్ళీ ఇబ్బంది నాకు మళ్ళీ రెండోసారి రావడానికి కూడా అవ్వదు ఇప్పుడు వెళుతు వెళుతు తీసుకుందాం పదండి అది చెప్పాను కదా రాసుకున్నారు కదా రెండు మీటర్ల పైప్ ఒకటి ఎల్ బెండు టీ బెండు దారము గమ్ము దారం అలాగే ఒకటి ఆ టాప్ కూడా తీసుకోండి మీరు తిప్పుకునేది తిప్పుకునేది పెట్టేయండి ఇప్పుడు మీరు ఎలాంటిది ఇదే మొత్తం తిరుగుతుంది చూసారా అలాంటిది పెట్టండి

సరే చెప్పాలండి